వ్యవసాయంలో చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే ఆర్గానిక్ వ్యవసాయమనేది ఒకటి ఉంటుంది ఆర్గానిక్ వ్యవసాయం అంటే సహజ సిద్ధమైన ఎరువులతో మనం వ్యవసాయం చేయడం ఎందుకంటే ఎరువుల కోసం మనం కెమికల్స్ని ఎక్కువ వాడతా ఉంటాం కానీ దానివల్ల రాబడి అనేది తక్కువయిపోవడం కాకుండా భూమి అనేది దాని సారం అనేది కోల్పోవడం అనేది జరుగుతుంది అదే మనం ఆర్గానిక్ వ్యవసాయం మనం చేసినప్పుడు ఏంటంటే సహజ సిద్ధంగా ప్రకృతిలో ఉన్న వాటిని వాడుకొని మనం ఎరువులు తయారు చేస్తామనమాట దానివల్ల ఆర్గానిక్ వ్యవసాయం మనం సులభంగా చేయవచ్చు దానివల్ల మనకు డబ్బులు కూడా ఆ ఎరువులు కొనడానికనేది అవ్వదు ఎందుకంటే ఆ ఆర్గానిక్ వ్యవసాయానికి కావలసిన ఎరువులని మనం సహజ సిద్ధంగా మనము మన ఓనుగా మనం చేసుకుంటాం కాబట్టి మనకి డబ్బులు కూడా అవ్వవు దానికి తోడు భూమి కూడా దాన్ని సారవనేది కోల్పోదు మనకి ఎక్కువ రాబడి అనేది కూడా వస్తదనే చెప్పుకోవాలి అలాగే ఈ కాలంలో కూడా చాలామంది పాత పద్ధతులనే ఫాలో అవుతున్నారు దానివల్ల వాళ్ళ రాబడి అనేది పెరగట్లేదు కానీ ఇప్పుడు టెక్నాలజీ అనేది ఎంత పెరిగిపోయింది అంటే కలుపు తీయడం అనే మిషన్లు కూడా వచ్చేస్తుంది అంటే మనం మిషన్ కోసం వర్కర్లని పెట్టక్కర్లేదు వర్కర్సు పెట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తది వాళ్లేమో ఆ వర్క్ అనేది లేట్ చేస్తా ఉంటారు అదే మిషన్ అయితే అలా చేయదు కదా త్వరగా ఆ రోజుల్లో మనకి పని పూర్తి చేసి పెడతుంది టెక్నాలజీ వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అంతే కాకుండా వాళ్లకి రోజు కూలీ కూడా వాళ్లకి మిగులుతుందనే మనం చెప్పుకోవచ్చు దానితోపాటు మనం ఒక కూలిని పెట్టుకుంటే మనకి సరిపోతుంది అలాగే దానితోపాటు ఇంకా చాలా టెక్నాలజీ ఉన్నది ఎంత టెక్నాలజీ పెరిగిందంటే మనం చాలా పనులు అందులో కొన్ని వ్యవసాయం దున్నడం కానీ ఇలాంటి వాటికి కూడా మనం టెక్నాలజీని యూస్ యూస్ కొ చేసుకొని సులభంగా చేయొచ్చు అంతేకాకుండా పంట అనేది నష్టపోకుండా మనం ఎప్పుడుకప్పుడు అది సీజన్ సీజన్కి మనం పంట మారిస్తే సరిపోద్ది ఒకే పంటని ఒక భూమిలో మనం పండించినప్పుడు అది భూమి అనే దాని సారమనేది కోల్పోద్ది అదే పంటలో మనం సంవత్సరానికి మూడు నాలుగు పంటలు వేరువేరు పంటలు మనం వాడినప్పుడు ఏంటంటే ఆ భూమి అనేది దాని సారం కోల్పోకుండా పంట అనేది రాబడి అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అదే మనం ఒకే పంటను కానీ సంవత్సరమంతా కానీ పండించావంటే ఖచ్చితంగా మనకి రాబడి అనేది తక్కువైపోతుందని చెప్పుకోవాలి ఎక్సాంపుల్గా మనం సంవత్సరం అంతా మనం రైస్నే మనం పండించినట్లయితే మనకి మొదటిగా ఒక ఆరు బస్తాలు ఎక ఎకరానికి ఆరుగా లేక అరవై బస్తాలు ఏవైనా ఒకవేళ వచ్చినట్లయితే తర్వాత ఖచ్చితంగా అది నలభై బస్తాలకి పడిపోద్దనే చెప్పుకోవాలి అదే నేను సంవత్సరం మొదట్లో రైస్ని తర్వాత ఏమో మిర్చిని అలా సీజన్ తగ్గట్టుగా ఆ పంటని నేను పండించినప్పుడు ఖచ్చితంగా మనకి రాబడి అనేది పెరుగుతా ఉంటాదని మనం చెప్పుకోవచ్చు అలాగే చాలామంది వ్యవసాయం చేస్తున్నప్పుడు వారికి ఎంత రాబడి ఉంది అనేది చూసుకోకుండా అంటే ఒక ప్రణా ప్రణాళిక వారు రచించుకోకుండా ఎలా పడితే అలా వ్యవసాయం చేసేస్తారు అలా చేయడం వల్ల మనకి ఎంత నష్టం వచ్చింది మనం ఏ పంటలని వేయడం వల్ల మనకి నష్టం వచ్చిందని మనకు తెలీదు కాబట్టి మనం పక్కా ప్రణాళికతో ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకి లాభవైన పంటకి మనకి ఎప్పుడు ఏ పంట వేస్తే మనకి లాభం వస్తుంది ఏ పంట వేస్తే మనకి నష్టం వస్తుందని మనం ముందుగానే తెలుసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువగా రాబడి ఉన్న పంటలనే మనం ఎక్కువగా పండించడానికి అప్పుడు చేయొచ్చు అదే రాబడి తక్కువ ఉన్న పంటని మనం పండించినప్పుడు మనం ఖచ్చితంగా నష్టపోతామని చెప్పుకోవాలి పక్క ప్రణాళిక అనేది తప్పనిసరి వ్యవసాయంలో